ముప్పై ఒకటి ఐదు రెండువేల నాలుగు ఐదు తొమ్మిది రెండువేల పదహారు తొమ్మిది తొమ్మిది రెండువేల ఇరవై ఇరవై నాలుగు పది రెండువేల అరు పద్నాలుగు ఒకటి రెండువేల ఇరవై ఒకటి